నా ప్రాంతంలో మరణాలకు

అవగాహన లేకపోవటం అనారోగ్యం యొక్క లక్షణాలు మరియు సంరక్షణ గురించి చాలా మంది ప్రజలు తగిన అవగాహన కలిగి ఉండరు పేద ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చాలా దూరంలో లేదా అందుబాటులో లేకపోవచ్చు పేద పోషణ చాలామంది చిన్నపిల్లలు తగిన పోషకాహారం పొందలేరు ఇది అనారోగ్యానికి దారితీస్తుంది మా ప్రాంతంలో పిల్లల మరణాల రేట్ భారతదేశ సగటు కంటే ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ప్రతి వెయ్య జన జననాలకు యాభై నాలుగు మంది పిల్లలు మరణించారు శిశువులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి కానీ అన్ని కుటుంబాలు వాటిని పొందలేవు ప్రభుత్వం టీకాలను ఉచితంగా అందిస్తుంది కానీ చాలామంది తల్లిదండ్రులు వాటి గురించి తెలియకపోవచ్చు లేదా వాటిని పొందడానికి దూరంగా ఉండవచ్చు చిన్నపిల్లలను చూసుకోవడంలో నాకు సహాయపడే కొన్ని ప్రభుత్వ పథకాలు ఆరోగ్యశ్రీ ఈ పథకం ప్రజలకు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ అందిస్తుంది ఐసిడిఎస్ ఈ పథకం ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారం వ్యాక్సినేషన్లు మరియు ఇతర ఆరోగ్య సేవలను అందిస్తుంది మెరుగైన మహిళా ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం జాతీయ పథకం ఈ పథకం గర్భిణీ మహిళలు మరియు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దృష్టి పెడుతుంది ఈ పథకాలు చిన్నపిల్లల మరణాల రేటును తగ్గించడంలో సహాయపడ్డాయి కానీ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది